నేను పెళ్ళిళ్ళను పెద్దవాళ్ళ సమక్షంలో సాంప్రదాయబద్ధంగా అన్నీ జరిగినప్పుడు దాన్ని నేను సాంప్రదాయ విలువలను ఇచ్చే పెళ్లి కానీ నేమ్ తీసుకుంటాను దానికి మన పద్ధతులు ఎలా ఉంటాయి అంటే పెళ్లి వాళ్ళు వచ్చి చూసుకోవటం పురాతన పద్ధతి ఎలా ఉందో అలా ఉంటే నాకు నచ్చుతుంది మునపటి కాలంతో పోలిస్తే ఇప్పుడు పెళ్ళిళ్ళకి వ్యాల్యూ అనేది లేదు పెళ్ళి అంటే బొమ్మల పెళ్ళి అనుకుంటున్నారు కానీ ఇది ఒక సాంప్రదాయంగా చేశారు దానికి మనము విలువని ఇవ్వాలి దానికి బంధాన్ని మనం గౌరవం ఇవ్వాలి అనేది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు ఎలాంటి మార్పులు అంటే రిలేషన్ అనేది ముందు పెళ్ళిళ్లలో లేదు పెళ్ళి చేసుకున్నాము ఒక జస్ట్ ఒక తోడు ఉంది అంతేకానీ నేను తనకి నేను నాకు తను అన్న ఉద్దేశంతో అయితే ఎవరు పెళ్ళిలు అయితే చేసుకోవట్లేదు జస్ట్ ఫర్ ఫన్ అన్నట్లుగానే ఈ రోజులలో పెళ్ళిళ్ళు తయార అయ్యాయి ఇదివరకు రోజులలో పెద్దవాళ్ళు పెళ్ళి చేేస్తే ఒక ఐదు ఆరు రోజులు పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అంతా ఎంటర్టైన్మెంట్ కోసము ఫొటోస్ కోసము లేకపోతే మేము ఇంత ఆర్బాటంగా చేసాము అనే దానికోసం జరుగుతున్నాయి కానీ దాంట్లో సాంప్రదాయాలు అనేది విలువలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఉన్న మార్పులు అంటే ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అయిపోయినాయి పెద్దవాళ్ళతో సంబంధం లేకుండా పోతుంది పెళ్ళి చేసుకున్న కొన్ని రోజులకు విడిపోవడాలు మళ్ళీ లివింగ్ టుగెదర్ అని వేరే వాళ్ళతో ఉండడం ఇలాంటి మార్పులు అన్నీ అయితే గమనిస్తున్నాము ఇదివరకు రోజులలో తాళి కట్టిన తర్వాత అది మెడలో నుంచి తియ్యాలి అన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు దానికి కూడా ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యి తీస్తే ఏమవుతుందో పలాన రోజు తీయ్యవచ్చో లేదో అనుకునే వాళ్ళు ఇప్పుడు అలాంటి సెంటిమెంట్లు కానీ ఏమీ లేవు ఎవరి ఇష్టం వచ్చిన లైఫ్ స్టైల్ వాళ్ళు జీవిస్తున్నారు నాకు అయితే మాత్రం మునుపటి రోజుల్లో జరిగిన పెళ్ళిళ్ళు బంధాలు బాగా ఉన్నాయి వాళ్ళు కొంచెం ఒద్దికగా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటిని ఆటు పోటులు అన్నీ అధిగమించి వాళ్ళు అడుగు ముందుకు వేస్తుతన జీవితాన్ని కాపాడుకుంటున్నారు ఈ రోజులలో పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళని ఎలా చేయాలి ఏంటి ఇలాంటి మార్పులు దాని వల్ల కనకుండా ఉండాలి అని దానికి తోడు ఇప్పుడు ఫర్టిలిటీస్ సెంటర్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి అంటే వీళ్ళు సరైన కాలంలో పెళ్లిళ్లు చేసుకోక సరైన కాలంలో ఏమీ లేక ఇలాంటి మార్పుల వల్ల ఎవరికి రిలేషన్ మీద పెళ్ళిళ్ళు అనే దాని మీద కూడా గౌరవం అనేది లేకుండా పోతుంది